భారతీయ సంస్కృతిలో మహిళలకు విశిష్ట స్థానం ఉంది యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అని వేదాలలో చెప్పబడినట్లుగా మహిళలున్న చోట దేవతలు వాసం చేస్తారన్న భావన ఉంది కానీ ఈనాటి సమాజంలో ఆమెకు ఎదురవుతున్న సవాళ్ళను చూస్తే ఆ మాటలు మర్చిపోయినట్టు అనిపిస్తుంది ఈ సమాజంలో వారి అసలైన పాత్ర మనం ఎన్నదగలేనిది మహిళలు ఎదుర్కొంటున్న పలు ముఖ్యమైన సవాళ్ళు ఈనాటి సమాజంలో ముఖ్యమైనవి లైంగిక వేధింపులు మహిళలు కార్యాలయాల్లో ప్రయాణాలలో సొంత ఇంటికి చేరే మార్గంలోనూ లైంగిక వేధింపులకు గురవుతున్నారు పోష్ అనే చట్టం ఉన్నా భయంతో చాలామంది తన బాధను బయట పెట్టలేక పోతున్నారు పెళ్ళయిన మహిళలపై భర్త లేదా అత్తగారులచే మనోవేదన శారీరిక హింస రోజు రోజుకు పెరుగుతుంది దానికి గల ముఖ్య కారణము అవగాహన లేకపోవడమే ఇంకా బాలికలు గ్రామాల్లో చదువు ఎందుకు అనే భావన ఉంది ఇది వారి ఎదుగుదలకు అడ్డంకిగా మారుతుంది మరియు ఈ ముఖ్యమైన సవాళ్ళలో ఇంకొకటి చూడవలసింది ఉద్యోగాల్లో వివక్ష మహిళలు కష్టపడి పనిచేస్తున్నప్పటికీ పురుషులతో సమాన జీతాలు లేకపోవడం ఉద్యోగాల్లో ఎదుగుదలలో వెనక్కి నెట్టడం వంటి వివక్షలు ఇప్పటికీ ఉన్నాయి మరియు మన సమాజంలో వారి అసలైన పాత్ర ముఖ్యమైనది కుటుంబంలో ఒక తల్లిగా ఒక భార్యగా ఒక బిడ్డగా మహిళ ఒ కుటుంబాన్ని చక్కగా నడిపే శక్తి కలిగి ఉండడం ఆర్థికంగా కుటుంబంలోనూ తోడ్పాటుగా ఇప్పుడు చాలామంది మహిళలు ఉద్యోగాల్లోకి రావడం కుటుంబం ఆర్థికంగానూ బలపడుతుంది ఈ సామాజిక మార్పులో నాయకత్వం రాజకీయాలు శాస్త్రం క్రీడలు సినిమాలు వ్యాపారాలు మొదలైన అన్ని రంగాలలో మహిళలు సమర్థవంతంగా తలదన్నుతున్నారు ముఖ్యంగా చూసుకుంటే ఉద్యోగాలు మహిళలకు భద్రత ఉందా అంటే కొన్ని కార్పొరేట్ సంస్థలు మహిళా భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నా రాత్రిపూట పని ట్రావెలింగ్ వంటి విషయాల్లో ఇంకా భద్రత లోపాలు కనిపిస్తూనే ఉన్నా అనడంలో ఆశ్చర్యం లేదు శిశు సంరక్షణ మెటర్నిటీలు స్ పోష్ కమిటీలు ఉన్న వాటి అమలలో పూర్తిగా న్యాయం జరగడం లేదంటే అతిశయోక్తి కాదు ఇంకొక విధంగా విద్య మరియు ఉద్యోగాలలో సమాన హక్కులు ఉన్నాయా అంటే మన భారత రాజ్యాంగం ఆర్టికల్ పద్నాలుగు పదిహేను పదహారు ద్వారా మహిళలకు సమాన హక్కులు కల్పించినా ప్రాక్టికల్గా ఇంకా పూర్తి స్థాయిలో అవి అమలవ్వడం లేదు కొన్ని పట్టణాల్లో చదువుకున్న యువతులు మేనేజ్మెంట్ పోస్టుల్లో చేరుతున్నా గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా బాల్య వివాహాలు చదువు నిరాకరణ జరుగుతూనే ఉన్నాయి అలాగే ఉద్యోగాల్లో లీడర్షిప్ రోల్లో ఉన్న మహిళల శాతం ఇప్పటికీ తక్కువగానే ఉంది అయితే పరిస్థితి మెరుగవుతుంది అనడం సత్యమే ఈనాటి మహిళలు ఏ రంగంలోనైనా ముందుకు సాగేందుకు సిద్ధంగా ఉన్నారు కానీ సమాజం కుటుంబం ప్రభుత్వం అందరూ కలిసి ఆమెకు సహకరించినప్పుడే ఆమె నిజమైన సాధికారత సాధించగలదు మహిళల సమస్యలు పరిష్కరించడము ద్వారా మాత్రమే సమాజం ముందుకు దూసుకెళ్ళదు ఒక యువతి చదువుకుంటే ఒక కుటుంబం మెరుగవుతుంది ఒక మహిళ ఎత్తున నిలిస్తేనే ఒక సమాజం మెరుగవుతుంది ఇంకొక విధంగా చూసుకుంటే మనకు మహిళలు పై మనం ఇచ్చే ప్రాధాన్యత మీదే ఆధారపడుతుంది భారతీయ సంస్కృతిలో ఈ మహిళలు యొక్క ప్రాధాన్యం ఇప్పటికే కాదు ఎప్పటికీ ఎనలేనిది